నేను నా ఫ్రెండ్స్ కలిసి కాలేజీ నుండి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన వెంటనే మాకు అందరికీ చాలా బాగా ఆకలిసింది ఆకలిసిన వెంటనే సరే ఏదైనా తినం తిందాం అని చూస్తే ఇంట్లో ఫుడ్ ఏమీ లేదు సరే అందరికీ చాలా బాగా లేస్తాంది అనేసి జొమాటోలో ఆర్డర్ పెట్టాం జొమాటోలో వచ్చి వెరైటీస్ వచ్చి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ నూడుల్స్ చికెన్ లెగ్ పీస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ గులాబ్ జామ్ కోక్ ఇవి ఆర్డర్ చేశాం ఆర్డర్ చేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఫుడ్ అనేది డెలివరీ అయింది ఫుడ్ రావడంతో అందరూ చాలా ఆకలిగా ఉన్నటు ఆకలిగా ఉన్నారు గబగబా తీసుకునం తీసుకోవడంతో ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరూ చికెన్ బిర్యాని షేర్ చేసుకున్నారు మేము ఒక ఇద్దరు మటన్ బిర్యానీ షేర్ చేసాం తినడం స్టార్ట్ చేయడంతో చికెన్ బిర్యానీ తినడం స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా టేస్ట్ అనేది కొద్దిగా వెరైటీగా కనిపించింది అంతగా ఏమి బాల అప్పుడితో మా ఫ్రెండ్స్ అందరూ డిసప్పాయింట్ అయినారు సరే చికెన్ బిర్యాని అనేది పక్కన పెట్టండి చికెన్ బిర్యాని పక్కన పెట్టేసి మటన్ బిర్యానీ స్టార్ట్ చేశాం మటన్ బిర్యానీ స్టార్ట్ చేస్తే చాలా క్వాంటిటీ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ పెట్టారు టేస్ట్ వైస్ తీసుకుంటే పరల బాగునింది చికెన్ బిర్యానీతో పోల్చుకుంటే మటన్ బిర్యానీ అనేది చాలా బాగునింది టేస్ట్ అనేది టేస్ట్ చాలా సూపర్గా ఉనింది కారం కానీ చాలా అద్భుతంగా ఉనింది మటన్ బిర్యానీ పరల రేటింగ్ ఒక ఫైవ్ ఇవ్వచ్చు రేటింగ్ మటన్ బిర్యానీకి అయితే నెక్స్ట్ చికెన్ నూడిల్స్ స్టార్ట్ చేసాం తినడం చికెన్ నూడిల్స్లో ఎక్కువగా కారం వేసి ఉన్నారు ఎక్కువ కారం వేయడంతో ఎక్కువగా మా ఫ్రెండ్స్ తినలేకపోయినారు దాంట్లో కొద్దిగా డిసప్పాయింట్ అయినారు ఏందిరామా ఆర్డర్ చేసిన దాంట్లో చికెన్ బిర్యానీ బాగాలేదు చికెన్ నూడిల్స్ ఏం బాగాలేదు అని డిసప్పాయింట్ అయినారు సరే అందరితో జాలీగా కూర్చొని మల్ల చికెన్ లెగ్ పీస్ స్టార్ట్ చేశాం చికెన్ లెగ్ పీస్ పరల బాగునింది చాలా కారంగా సూపర్గా ఉనింది చికెన్ లెగ్ పీస్ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ పర్లేదు అది కూడా చాలా బాగునింది నాకు తింటూ ఉండేటప్పుడు మళ్ళా నెక్స్ట్ వచ్చి గులాబ్జామ్ స్టార్ట్ చేశాం గులాబ్జామ్ అన్నిటికంత ఎక్కువగా నచ్చింది ఏంటంటే గులాబ్జామ్ గులాబ్జామ్లో చాలా స్వీట్గా చాలా బాగుంది గులాబ్జామ్ అయితే డెలివరీ చేసిన మ్యాన్ అయితే టైంకి డెలివరీ చేశారు చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ అనేది బిన్నిగా జరుగుతుందా అనే అనుకున్నాం కానీ డెలివరీ చేసిన అతను వచ్చేసి బిన్నిగా డెలివరీ చేశారు దీని బిన్నిగా డెలివరీ చేయడంతో మా ఆకలి అనేది తీరింది కానీ ఏమి ప్రైస్ వైస్ చూసుకుంటే చికెన్ బిర్యానికి ఎక్కువ పెట్టారు ప్రైస్కి వాళ్ళు ఇచ్చిన టేస్ట్కి సంబంధమే లేదు చాలా వరస్ట్గా ఉనింది చికెన్ బిర్యానీ అయితే మటన్ బిర్యానీ ప్రైస్ పరవాలా క్వాంటిటీ ఎక్కువ పెట్టారు ప్రైస్ దాన్ని తగినట్టు ఇచ్చినారు పరల చికెన్ నూడిల్స్కి ప్రైస్ దాని తగినట్టు ఇచ్చారు నాకు వీటన్నిటిలో ఎక్కువగా నచ్చింది ఏంటంటే గులాబ్జామ్ అన్నిట్లో డిసప్పాయింట్ అయిన గులాబ్జామ్ తినడంతో ఫుల్ఫీల్ అయి ఫుల్ఫీల్ అయ్యింది తినడం అనేది మా ఫ్రెండ్స్ అందరూ చాలా గులాబ్జామ్ అయితే ఎక్కువగా అడిక్ట్ అయ్యారు దానికి అయితే తినడం చాలా టేస్ట్ అనిపించింది ఇంకా మల్ల ఆర్డర్ చేద్దాం ఆర్డర్ చేద్దాం అలా అనిపిస్తుందేంటంటే దీంట్లో గులాబ్జామ్ మాత్రమే